హలో సర్ మొబైల్ సర్వీస్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నారా ఎక్కడ మీది ఆఫీస్ ఓకే యాక్చువల్లీ నిన్న నేను మాములుగా ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే మొబైల్ క్రింద పడింది మొబైల్ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది అల్రెడీ టు టైమ్స్ డిస్ప్లే ఇష్యూ వచ్చింది నిన్న కూడా చేయించిన టు టైమ్స్ మళ్ళి నిన్న డిస్ప్లే పోయింది రెడ్మి నోట్ సెవెన్ ప్రో డిస్ప్లేకే స్క్రీన్ రావట్లేదు అండ్ టు టైమ్స్ కూడా ఒరిజినల్ అనే చెప్పారు కానీ టూ టైమ్స్ పోయింది అది కావాలి స్క్రీన్ ప్రతీసారి ఎందుకు పోతుంది దానికి ఇది ప్రాబ్లమ్ లేకపోతే క్రొత్త ఫోన్ చేంజ్ చేయాలా ఇంకేమైనా పార్ట్స్ ఉంటాయా ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే ఇది అల్రెడీ నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా మొబైల్ ఒరిజినల్ అవసరమా లేక ఇంకొక వన్ ఇయర్ కన్నా ఎక్కువ వాడను వాటర్ వాటర్ ప్రూఫ్యేనా అంటే క్రింద పడగానే టు టైమ్స్ వేయించుకున్నాను కాబట్టి మరీ అంత ఎఫెక్ట్ ఇవ్వద్దు కదా ఇది మళ్ళీ క్రింద పడితే మళ్ళీ పగిలితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఓకే మీ లొకేషన్ ఎక్కడ ఓకే మీ దగ్గర న్యూ మొబైల్స్ కూడా అమ్ముతారా లేటెస్ట్ క్రొత్త ఫోన్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఇది రిపేర్ వస్తే తీసుకుంటాను అది ఆపేసి కొత్తది తీసుకోవడానికి ఓకే ప్రైసే చెప్తారా స్టోర్ పేరు ఏంటి ఓకే ఒకసారి నాకు ఈ నంబర్కి లొకేషన్ పెట్టండి నేను వచ్చి చూసుకుంటాను క్రొత్త మొబైల్స్ ఇఎంఐ ఆప్షన్ ఉందా డైరెక్ట్ నెట్ నెట్తోనే తీసుకోవాలా ఓకే నేను విజిట్ అవుతాను మీకు కాల్ చేసి వస్తాను ఓకే థ్యాంక్ యూ